నూట పదహారు వెయ్యి యాభై వేలు ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల పది ఎనిమిది లక్షల ఎనభై వేల ఎనభై ఐదు తొమ్మిది లక్షలు